రోజూ ఆహారంలో పాలు ఆకుకూరలు పు పళ్ళు అవి తీసుకుంటాం దాని వల్ల ఆకుకూరలలో ఐరన్ ఉంటుంది అది శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది రక్తహీనత లేకుండా ఉంటుంది నాణ్యమైన కూరగాయలు అంటే పెరట్లో పండించుకున్న కూరగాయలు తినడం వల్ల రోగాలు దరిచేరకుండా ఉంటాయి

సొంతంగా పండిస్తాం కాబట్టి ఎరువులు ఏమి వాడం కాబట్టి అవి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే చిరుధాన్యాలు వచ్చి మొలకెత్తించుకుని తింటాము దానిలో అధికంగా పోషకాలు ఉంటాయి అయి శరీరానికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇస్తాయి నాణ్యమైన బియ్యం అంటే బియ్యం పండించిన బియ్యం ఆడించుకుని పొట్టు తీసి తింటాం కాబట్టి అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి మంచి ఆరోగ్యానికి అవి సహాయపడుతాయి బియ్యం మరియు చిరుధాన్యాలు మాకు అందుబాటులో దొరుకుతాయి ఆకుకూరలు కూడా ప్రతిరోజు తాజా ఆకుకూరలు దొరుకుతాయి వాటిని మేము ప్రతిరోజు వాడుకుంటాం పాలు మరియు గుడ్లు తీసుకుంటాం దాని వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది